స్వప్నా గార అండి అదే మా అన్నయ్య వివాహం కోసం పువ్వులు కావాలండి ఈ చుట్టుపక్కల ఏరియాలో మీ దగ్గర ఇదే పువ్వుల షాప్ చాలా పెద్దదని విన్నాను మా అన్నయ వివాహం ఇంకా మూడు రోజుల్లో ఉందండి దానికోసం పువ్వులు కావాలండి బంతి పూలు చామంతి పూలు

అదే చెప్పానండి బంతి పూలండి బంతి పూలు పాతిక కిలో అండి చామంతి పూలు పాతిక కిలో అండి మల్లె పూలు ఒక పది కిలోలు కనకాంబరం ఒక పది కిలోలండి జాజులు ఒక పది కిలోలండి ఇవన్నీ కావాలి ఎంత రేట్ అండి పువ్వులు మీ దగ్గర రండి ఎంతో కొంత తగ్గించండి ఎంతో కొంత తగ్గిస్తే దగ్గరే కదా చుట్టుపక్కల ఏరియాలో మీ షాప్ బాగుంటుందని ఇక్కడికి వచ్చామండి ఎంతోకొంత తగ్గించండి మాకు మూడు రోజుల్లో వివాహం ఉందండి దానికి దండలు కావాలండి మీరు సరేనంటే మేము ఇంకెవరికి చెప్పమండి పూల కోసం సరేనండి మూడు రోజుల్లో పూలు పంపించండి అంటే చెప్పాను కదండీ మల్లెలు మీకు చెప్పాను కదండీ ఇంకా పది మూరలు రేపు ఒక పది మూరలు పంపించండి పూలు అది కావాలండి అలంకరణ కోసము డెకరేషన్ కోసం ఉంటాయి కదండీ దానికోసం పూలు కావాలండి కావాలండి కావాలండి అవి కూడా ఒక నాలుగు బుట్టలు పంపించండి పర్వాలేదండి మీరు ఎంత రేట్ అయినా పర్వాలేదు మాకు ఆ టైంకి పూలు అందిస్తే చాలండి మీరు సరే ఎదో విషయం నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి ధరలు చూసి నాకు ఫోన్ చేయండి సరేనండి సరే ఉంటానండి మరి